మా కుటుంబం అంటే మా కుటుంబంలో మనుషులు వచ్చేసి నలుగురం నేను మా డాడీ మా మమ్మీ మా పెద మమ్మీ అన్నమాట అయితే మేము నలుగురం మా డాడి వచ్చేసి టీచర్ మా మమ్మీ వాళ్ళొచ్చేసి హౌస్ వైఫు ఇంట్లోనే ఉంటారు నేను కాలేజ్ స్టూడెంటు మేము చాలా సంతోషంగా ఆనందంగా ఆడుకుంటాం మాది చిన్న కుటుంబం అయినా సంతోషమైన కుటుంబం అన్నమాట మేము ఎన్ని కోపాలు ఎన్నున్నా ఎన్ని కొట్లాటలు కొట్లాడిన ఎన్ని కోపాలు చూపియాలో కోపాలు దగ్గర కోపాలు ప్రేమలు దగ్గర ప్రేమలే కోపంలో మళ్ళీ ప్రేమతో అంత పెట్టలేము ప్రేమని కోపం దగ్గర పెట్టలేము మేము ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరికి నలుగురికి తెలిసి ఏం చేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకుంటాం నలుగురిది మేము మా కుటుంబానికి మస్తు వ్యా మస్తు విలువిస్తాం మేము ఎటు పోవాలన్నా కూడా అందరం కలిసి పోతాం అందరం కలిసొస్తాం కుటుంబాలంటే ఎట్లా అంటే మనం వచ్చేదే తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రులకు ఏం చెప్పకుండా చేయొద్దు కాబట్టి వాళ్ళకు గౌరవం ఇచ్చి వాళ్ళ మాటలకు గౌరవం ఇచ్చి వాళ్ళకు గౌరవం ఇవ్వాలి ఇలా కుటుంబం తర్వాతనే ఎవరైనా స్నేహితులు నాకు పెద్దగా ఎవరూ స్నేహితులు లేరు కానీ కొందరు ఉన్నారు కొందరిలో ఒక ఒక ఫ్రెండ్ ఉన్నాడనమాట తను నా మనసుకి ఎంతో మంచిగా నా నేను చాలా అంటే చాలా ఎక్కువ ఆలోచిస్తాను అన్నమాట చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆలోచించి బాధపడతాను కానీ నన్ను తిట్టి కొన్నికొన్నిసార్లు తిట్టినా చేసినా కూడా అది మన మంచికే అనుకుంటాను ఎందుకంటే నేను ఎవరి ఎవరిని ఇష్టపడ్డ కోపపడ్డా కూడా ఒకవేళ నాకు బాధనిపించిందనుకో ఇంకా నా ఒకవేళ నన్ను ఎక్కువ బాధ పెట్టారనుకో ఇంకా వాళ్ళకి నా మనసులో కాని నా దగ్గర కాని వాళ్ళకి చోటు లేదని అర్థం కానీ ఇలా ఇప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడన్నా కదా స్నేహితులు ఆ స్నేహితులు ఎట్లా అంటే నన్ను తిట్టిన చేసిన కాని నాకు మళ్ళీ వాళ్ళని దూరం చేసుకున్న అనే థాట్ వస్తే భయమవుతుంది ఎందుకంటే చాలా మంచి స్నేహితులని ఇప్పటిదాకా మేము కలిసున్నాం మంచిగున్నాం ఎవరివల్ల ఏం గొడవ రాకుండా అట్లనే ఇంకా మేము జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాం అంటే మేము ఎట్లా అంటే ప్రతి ఒక్క విషయంని షేర్ ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకుంటాం ఇద్దరూ ప్రతి ఒక్కటి వాళ్ళకిష్టమైనవి వాళ్ళు నాకు ఇష్టమైనవి నాకు ఎప్పుడూ మనం బొమ్మలు చూస్తాం కదా చిన్నపిల్లలు బొమ్మలు టామ్ అండ్ జెర్రీ ఎట్లుంటాయి నేను మేము మాట్లాడుకుంటే ఎప్పుడు గొడవనే ఉంటుంది ఎప్పుడో ఒకసారి బాగుంటాం అన్నమాట మేము బయటికి పోయినప్పుడు చాలా సంతోషంగా ఉంటాం దేవుడు నాకు కుటుంబాన్ని ఒక మరి ఇంకా ఈ ఈ స్నేహితులను ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఎంత మంచి కుటుంబాన్ని స్నేహితులని ఎవరికి సాధ్యం కాదు కానీ నాకు ఇచ్చినాడు దేవుడు అందుకే చాలా మేము రుణపడి ఉంటాను నన్ను ఆపదలో ఆదుకున్న కుటుంబం ఉంది స్నేహితులు నాకు మంచి చెడ్డలు చెప్పే మంచి ఒక రోజు నేనేమైనా చెడు చేసిన కూడా నా స్నేహితులు నాకు చెప్తారు నువ్వట్లా చేస్తున్నావు అట్లా చేస్తే తప్పనేసి వాళ్ళు నన్ను హెచ్చరిస్తుంటారు అట్లా చెప్పేదాన్ని నేను కూడా వాళ్ళింకోసారి ఆలోచించి చేయాలన్నా కూడా ఆలోచిస్తారు నాకందరూ ప్రతి ఒక్కరు మంచిగా దొరికినారు నిజంగా ప్రతీ ఒక్కరికి నేను రుణపడి ఉంటా ప్రతి ఒక్కరిని నేను ప్రేమించుకుంటూ అదే ప్రేమని నేను తిరిగి నేనుపొందుతున్నాను నా కుటుంబం నుంచి మరియు నా స్నేహితుల నుంచి అది ఒకటి అదే ప్రేమని నేను తిరిగి పొందుతూ వాళ్ళ ప్రేమను అనుభవిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది నేనెప్పుడూ ప్రతి ఒక్కటి అన్ని షేర్ చేసుకుంటాను అన్నమాట ఇంకా మస్తు హ్యాప్పీగా ఉంటున్నాం ఇప్పుడు దాక అయితే ఇంక ముందు ఎట్లుంటాదో తెలియదు